మాకు కొళాయి నీరు వస్తుంది ఆ నీళ్లు చాలా నీట్గా ఉంటాయి బాగుంటాయి ఆరోగ్యంగా కూడా ఉంటాయ్ నీరు మన జీవితంలో మన జీవనంలో అత్యంత ముఖ్య అంశం నీరు కులాయి గాని అది శుభ్రమైన నీరు ఉంటే మన ఆరోగ్యం మరియు సంకీర్ణత పెరుగు మెరుగుతాయ్ నీరు విభిన్న ఉపయోగాలకు వాడుదలకు మరియు ప్రకృతిలో నిరాశ కారణాలకు ఉపయోగించడం బడుతుంది నీరు కుళాయిగాని ఆహారం పరిశ్రమ మన సన్నివేశాలు సాంకేతిక పర్యవాలం మన సమృద్ధి మరియు సంకీర్నతను నియంత్రిస్తుంది శుభ్రమైన నీరు కొను కోరుకొనటం అత్యంత ముఖ్యం కాబట్టి నీరు పైకి కుంపించకూడదు పాణ్యం అందించడం మరియు పైన ప్రశంసించటం ముఖ్యం కాబట్టి నీటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ఉంటుంది